నాకు ఇష్టమైన పుస్తక సీరీస్ బారిస్టర్ పార్వతీశం ఆ బుక్ నాకు నేను టెన్త్ క్లాస్ చదివేటప్పుడు తెలుగు ఉపవాచకం ద్వారా పరిచయమైంది ఆ స్టోరీలో సంఘటనలు మా టీచర్ మాకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు బారిష్టరు పార్వతీశం అనేది హాస్యపు నవల దీన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించారు ఆ స్టోరీలో పార్వతీశం అనే క్యారెక్టర్ పల్లెటూరుకు చెందిన వ్యక్తి అతను బారిస్టర్ చదవటం కోసం ఇంగ్లాండుకు ప్రయాణం అవుతాడు నేను చదివిన ఈ స్టోరీలో పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణంలో జరిగిన సంఘటన గురించి ఉంటుంది ఈ స్టోరీ ఒక పల్లెటూరు వ్యక్తి పట్నంలో ఎలా సర్వైవ్ అవ్వాలో అక్కడికి వెళ్లి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది రచయిత హాస్య రూపంలో వ్యక్తం చేయడం జరిగింది ఈ బుక్స్ సిరీస్లో నేను మొదటి భాగమును మాత్రమే చదివాను ఇంకా రెండో భాగం మూడో భాగం చదవాల్సి ఉంది ఈ బుక్ చదివినంత సేపు నా యొక్క మానసిక సమస్యలు అన్నింటినీ మర్చిపోయి చాలా నవ్వుకున్నాను అందులో సంఘటనలు ఎవరికైనా నవ్వు తెప్పిస్తాయి అయితే ఇంక త్వరలో రెండోభాగం మూడో భాగాన్ని చదువుతాను